నాకు నాటు కోళ్ళను పెంచడం అంటే చాలా ఇష్టము ఎందుకంటే వీటికి మనము ప్రత్యేకించి టైం కేటాయించాల్సిన అవసరం ఉండదు అదే విధముగా అమ్ముకునేటప్పుడు కూడా మనకు ఆర్థికంగా లాభం వస్తుంది అందుకే ఖాళీ సమయాల్లో ఉండటం

ఈ కోళ్ళను పెంచుతూ ఉంటాను ఖాళీ సమయాల్లో వీటికి మేత వేస్తూ ఉదయం సాయంత్రం సమయాల్లో చూసుకుంటూ మా పెరట్లోనే వీటికి ఒక చిన్న షెడ్డు వేసి అందులో పెంచుతున్నాను దీని వలన నాకు ఆర్థికంగా లాభం పొందుతున్నాను అదే విధంగా నేను ఇదే ప్రాంతంలో బాతులు కూడా పెంచుతున్నాను బాతుల కోసం చిన్న కుండీలాగా తయారు చేసి అందులో నీరు పోసి వీటి కోసం నేను నీరు రోజు పెడుతూ మేత వేస్తూ బాతులు కూడా పెంచుకుంటూ బాతు గుడ్లను నేను అమ్ముకొని ఆర్థికంగా కూడా లాభం పొందుతున్నాను వీటివలన నాకు ఆర్థికంగా ఎంతగానో లాభం వస్తుంది ముఖ్యంగా కొన్ని రకాల పెద్ద కోళ్ళు జాతులను తెచ్చి వీటిని బాగా పెంచి ఎక్కువ మొత్తంలో అమ్ముకోవటం వలన నాకు ఆర్థికంగా లాభం పొందుతున్నాను